నాకు ఇష్టమైన నృత్య కళాకారులు ఎవరు అంటే పండు మాస్టర్ శేఖర్ మాస్టర్ వీరు వేసే డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళ స్టెప్స్ చాలా హార్డ్గా ఉంటాయి అయినా వారు చాలా కష్టపడి వేసి వాళ్ళు సినిమాలల్లో అలా హీరో హీరోయిన్లతో వేపిస్తారన్నమాట నిజంగా డాన్స్ అనేది చాలా కష్టమైనది కానీ వారు అన్ని రకాల నృత్యాలు నేర్చుకొని వారు ఇంకా కొందరికి అలా నేర్పిస్తూనే ఉంటారు అన్నమాట అట్ల వాళ్ళు వాళ్ళు కొంచెం డబ్బులు సంపాదించుకోవచ్చు వాళ్ళు ఇంకా ఫేమ్ అవుతారు ఇంకా ఇలా రీల్స్ చేయడం వల్ల చాలా మంది గొప్ప స్థాయిలో నిల్చున్నారు అన్నమాట